ఈ ప్రశ్న నాకు నా బాల్యాన్ని గుర్తు చేసింది ఎందుకంటే నా చిన్నతనంలో నేను చాలా ఆటలు ఆడేదానిని వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకు తెలియని ఆనందం మరియు సంతోషం కలుగుతుంది నేను నా చిన్నతనంలో ఆడిన ఆటలు ఉన్నాయి అష్టాచమ్మా ఈ అష్టాచమ్మా ఆట అనేది నా స్నేహితులు నలుగురం కలిసి ఆడేవాళ్ళము ఆ ఆటలో నేనే రాజు అయ్యేదాన్ని గెలిచిన వారికి బహుమతులు కూడా గెలుచుకున్నాను అలాగే నా చిన్నతనంలో తొక్కుడు బిళ్ళ ఆట కూడా చాలా ప్రాముఖ్యమైనది అది కూడా నేను చాలా బాగా ఆడేదానిని కానీ అప్పుడప్పుడు ఓడిపోయేదానిని ఈ ఆటలో ఇద్దరు మాత్రమే ఆడగలరు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మా స్కూల్లో మా మాస్టారు పెట్టిన ఖోఖో ఈ ఆట అంటే నాకు చాలా ఇష్టం ఈ ఆట ఆడడానికి రెండు జట్లు ఉండాలి ప్రతీ జట్టుకి ఆరుగురు ఆటగాళ్ళు కావాలి ఆట ఆడేవారు అందరం ఒక వృత్త మైదానంలో ఉంటారు మరియు ఆడేవారు ఒకరినొకరు తాకడానికి లేదు తొక్కడానికి ప్రయత్నిస్తారు ఈ ఆటలు ఆడేవారు మైదానంలో నుండి బయటకు వెళ్ళినా లేదా తాకబడిన వారు ఆట నుండి బయటకు పంపబడుతారు ఈ ఆటలో నేను చాలా సార్లు గెలిచాను మా స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుల వారిచే బహుమతిని కూడా తీసుకున్నాను